నాకు ఇష్టమైన సినిమా సీనియర్ ఎన్టీఆర్ నటించిన మాయాబజార్ సినిమా అందులో ప్రతి అంశం ఎంతో కళ్ళకి కట్టునట్టుగా మనస్సు మీద హత్తుకునేట్టుగా ఉంటుంది అందులో ఉ మనము ఉదాహరణగా తీసుకుంటే ఏ పాట అయిన సరే ఒక్కసారి విన్న అందులో పదాలు కానీ ఎంతో స్పష్టంగా ఎంతో అర్థమయ్యే రీతిలో చక్కగా ఉంటుంది అది దాంట్లో అసలు అందులో ఒక్కొక్కరి నటన రామారావు కానీ అటు సావిత్రి కానీ వీళ్ళు నిజంగా మనం కృష్ణుడిగా రామారావును చూసామా అక్కడ శశిరేఖగా సావిత్రి ఉందా అనిపించి అసలు నిజం ఇదే ఆ లోకంలో మనం ఆ కాలంలో జీవించామా అన్న యదార్దాన్నితెలిపే ఈ చిత్రం ఎంతో బాగుంటుంది అది కాక మన ఘటోత్కచుడు ఎస్వీ రంగారావు గారి నటన నభూతో నభవిషతి ఆయన యొక్క శిష్యులు అసలు ఈ దుర్యోధన దుశ్యాసనులకి ఈ మాయాబజార్ సృష్టించడం అందులో చాల తతంగాలు చేయడం అవి అసలు వర్ణించనలవి కానివి అది చూసిన వాళ్ళకు దాని యొక్క ఆ మాధుర్యం కానీ ఆ గొప్పతనం కానీ తెలుస్తుంది ఇలాంటి సినిమా సృష్టించిన ఆ నిర్మాత దర్శకులకు పాదాభి వందనం నటించిన అందరికి హృదయపూర్వక అభినందనలు తెలియ చేసుకుంటున్నాను